ముందుగా హస్తకళ కళల గురించి నేను తెలియేజెస్తాను కొండపల్లి బొమ్మలు నిర్మల చిత్రకళలు నిర్మల కొయ్య బొమ్మలు పశ్చిమగోదావరి లేసులు బుట్టల తయారీ వైరు బట్టల అల్లికలు బొ బొబ్బిలి వీణ తోలు బొమ్మల తయారీ బుడుతల ఇత్తడి ఇవి ఇవన్నీ హస్త కళాక కళలు అని అంటారు నెక్స్ట్ వచ్చేసి కళాకారుడు కళాకారుడు అంటే ప్రదర్శన చేసే వారిని కళాకారుడు ఎగ్జాంపుల్ తోలు బొమ్మలాట తోలు బొమ్మలాటని ఎలా విత్ ద హ్యాండ్స్తో చూపిస్తారు దాన్ని సో కళాకారుడు ఎప్పుడూ ఒక నా నాట్యంలో ఒక కళలో ఆరితేరి ఉంటాడు దాన్ని ఒక్కసారి అన్నాడంటే దాన్ని చేసి చూపిస్తాడు కళాకం కళాకారుడు ఎప్పుడూ ఆ నాటకంలో జీవిస్తూ ఉంటాడు కళాకారుడు చాలా అక్షిత్ ఆసక్తికరంగా ఉంటాడు కళాకారుడు కళపట్ల ప్రేమ కలిగి ఉంటాడు కళాకారుడనేవాడు హస్తకళలు తేడాలు చాలా రకాలుగా ఉన్నాయి కళాకారుడు ముందుగా ఒక కళ గురించి శోధించి ఆ కళను నేర్చుకుంటాడు ఆ కళలో జీవించి తను సేమ్ అలాగే ప్రదర్శనశాల మీద ప్రదర్శించి చేస్తాడు హస్త కళాకారుడు వాటిని ముందుగా వెతికి కనుక్కుని తన హస్తాలతో చేసేవాడినే హస్తకళాకారుడు అని అంటారు కొత్త కళాకారులు కళాకారుల మధ్య తేడాలు ఇవి కళలు మరియు చేతి పనులు చాలా అద్భుతంగా ఉంటాయి చేతి పనులు అంటే నథింగ్ బట్ పెయింటింగ్ వేసే వాళ్ళను కళలు కళలు రకరకాలు ము చేతి పనులు చేసేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు